మా ప్రాంతంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో అంటే ముఖ్యంగా లంకల కోడేరు కొమ్ముచిక్కాల ప్రాంతం అల్లికలకి కుట్లకి ప్రసిద్ధమైనది ఎందుకంటే ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కన్నా ఎక్కడ చూసినా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లంగల కోట కొమ్ముచిక్కాల ప్రాంతం అల్లికలకి ప్రసిద్ధి చెందిన ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క మహిళ ప్రతి కుటుంబం ఈ అల్లికలతో నిమగ్నమై ఉంటారు అది ఒక వాళ్ళకో వృత్తి కన్నా ఒక జీవనోపాధ్యాయము ఒక తృప్తి తృప్తిగా వాళ్ళ ఏంటి ఒక హ్యాబిట్ ఒక ఒక పద్ధతిగా వాళ్ళు తయారు చేస్తుంటారు ఈ అల్లికలు కుట్లు ఈ పెద్ద పెద్ద పెద్దవి తయారు చేసి విదేశాలకు సప్లై చేస్తారు విదేశాలకు కూడా వెళ్ళడానికి జరుగుతుందంటే ఎంత పెద్దగా జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోండి చాలా మంచి రకరకాల పద్ధతులతో అల్లికలు మంచి డిజైన్స్ స్వేటర్లని చాలా రకాలు మంచి మంచి రకాలు తయారు చేస్తారు చాలా రకాలు తయారు చేస్తారు ఆ తయారు చేసింది చూసి ఆ చుట్టుపక్క గ్రామాలే కాకుండా ఆ పచిమ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతాలు అందరు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా తయారు చెయ్యడం ఒక పద్ధతిగా తయారైంది అది ఒక వృత్తి ఒక వాళ్ళకి ఒక జీవనోపాధి అన్ని రకాలగా సహాయపడుతుంది ఒక మంచి పద్ధతిగా కష్టపడు అంటే ఒక ఇంట్లో పని చూసుకుని స్రీలు ఖాళీ సమయాలు ఈ పద్ద ఈ పనులు చేస్తూ అల్లికలు అల్లుతూ ఆ లేక తెలివితేటలు ఆ రకంగా చూపెడుతూ మంచి పద్ధతుతో తయారు చేస్తున్నారు పద్ధతి ద్వారా తయారు చేస్తున్నారు మేము ఏదైనా సంప్రదిస్తూ తయారుచేసామా అంటే తయారు చెయ్యించాము పెళ్ళిళ్ళకి పట్టు వస్త్రాలు ఉంటాయి కదా ఆ పట్టు వస్త్రాలకి ఈ రకమైన అల్లికలు కుట్లు ద్వారా ఒక డిజైన్ చెయ్యించి ఆ అప్పుడు ఆ పెళ్ళి వస్రాల్లో చు మా ఎవరు కావాలా మేము మా చుట్టూ వాళ్ళు బంధువులకి కూడా ఆ పట్టు వస్త్రాలకి మన్ కావాల్సిన కుట్టించి ఆ అల్లికల ద్వారా ఒక డిజైన్ చెయ్యిచ్చాం అది గొప్పగా జరిగిందని అందరు చెప్పుకున్నారు